టమాటాలు ధరలు కావచ్చు కూరగాయలు ధరలు కావచ్చు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కొత్తిమీర కట్ట కూడా ఇంతకు ముందు పది రూపాయలు చాలా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదు కూరగాయలు మన ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు కానీ అంత ఫ్రెష్గా ఏమీ ఉండవు కొన్ని బాగా వస్తాయి కొన్ని ఏమో పుచ్చిపోయి అలా వస్తూ ఉంటాయి మనం వెజిటేబుల్స్ కాబట్టి వాటిని మనం మళ్లీ రిటర్న్ కూడా పంపించలేము ఆన్లైన్లో కన్నా మనం బయట వెళ్లి హోల్సేల్ మార్కెట్లోనే తీసుకోవడం అనేది బెస్ట్ రైతు బజార్లో అలాగా ఇంటి దగ్గర షాప్లు అవన్నీ ఉంటాయి కదా అక్కడ తీసుకోవడమే బెస్ట్ ఆన్లైన్లో మనం ఎప్పుడు ఎక్కువగా ఆన్లైన్లో బట్టలు అవి బుక్ చేసుకోవచ్చు ఏమో కానీ అవి కూడా కొంచెం అటూ ఇటూ వస్తాయి కానీ కూరగాయలు అయితే మనం బుక్ చేసుకోలేము